నేను ఈరోజు వంట మొదలుపెట్టేముందు ముందుగా నేను దమ్ బిర్యానిలోకి కావాల్సిన రైస్ చికెన్ దమ్ అండ్ మసాలా సరుకులు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాట ఉప్పు కారం పసుపు బిర్యాని పౌడర్ ఇవన్నీ తీసుకొని బిర్యానికి సంబంధించినవి అన్ని వేసుకుని కుక్కర్లో పెట్టేస్తా దాని తరువాత కొంచెం మజ్జిగ తీసుకొని ఉల్లిపాయలు కట్ చేసి చిన్న చిన్న పీసెస్ క్రింద కట్ చేసి మజ్జిగలో వేసి పచ్చిమిరపకాయలు కట్ చేసి మజ్జిగలో వేసి దాన్ని మజ్జిగలో కొన్ని వాటర్ వేసి బాగా మిక్స్ చేసేస్తాము దాని తరువాత కొంచెం చికెన్ కర్రీ తీసుకొని తరువాత చికెన్ కర్రీలోకి కావాల్సిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాట

వాటర్ ఆయిల్ మసాలా ఇవన్నీ తీసుకొని చికెన్ కర్రీ వండడం స్టార్ట్ చేస్తాను దాని తరువాత పొయ్యి మీద కుండ పెట్టి వాటర్ మరిగేదాక ఉన్నాక ఒక కప్పు బియ్యం తీసుకొని దాంట్లో ఉడికించేస్తాను దాని తరువాత ఒక్క సాంబార్కి కావలసిన వస్తువులన్నీ తీసుకొని అనపకాయ బెండకాయ ములక్కాడ సాంబార్ మసాలా పొడి ప్యాకెట్ ఉల్లిపాయ టమాటా కొత్తిమీర కరివేపాకు పచ్చిమిరపకాయ ఇవన్నీ తీసుకొని సాంబార్ కర్రీ కూడా కాసేస్తాను సో నేను ఇన్ని రకాలుగా చేయాలని అనుకుంటున్నాను